పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఈ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఒక ప్రోడక్ట్ అనేది మనం తీసుకున్నపుడు ఆ ప్రోడక్ట్ గుడ్ ఐటెమ్ అయినప్పుడు మనకు వచ్చేటటువంటి ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఈ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఎంతో ఓ ఉపయోగపడుతుంది అయితే ఈ ప్రోడక్ట్ ప్రతీసారి మనకు గుడ్ ప్రోడక్ట్ మనకు వస్తే అది పాజిటివ్ ఎక్స్పీరియన్స్గా మనం తీసుకోవచ్చు అప్పుడు ఈ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ ప్రోడక్ట్ మీద మనకు రావటం అనేది జరుగుతుంది